మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన ట్రిప్ గురించి చెప్పండి నేనైతే నా ఫ్యామిలీతో కలిసి అరకు ట్రిప్పు వెళ్ళటం జరిగింది ఇది వైజాగ్లో ఉంటుంది ఇక్కడ మేము డిసెంబర్ నెలలో వెళ్ళాము అక్కడ చాలా మంచుగా చాలా బాగున్నది ఇక్కడే లంబసింగి ప్రాంతం కూడా చూడదగ్గగా ఉంటుంది అదేంటంటే అక్కడ గిరిజనులు చేసినటువంటి చేత్తో చేసినటువంటి సబ్బులు ఇంకా స్పైసెస్ కూడా నాచురల్గా దొరుకుతాయి బిర్యానిలు అలాంటి వాటిలో వేసుకోవటానికి ఇంకా ట్రిప్ గురించి చెప్పాలంటే అక్కడ చాలా మంచుగా ఉంటుంది అక్కడ మేము రిసార్ట్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది మేము మా చిన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ రెండు కుటుంబాలు కలిసి వెళ్ళాము మేమైతే ఒక ముప్పై మంది వరకు వెళ్ళాము చాలా బాగుందండి అక్కడ మేము స్టే చేయడానికి ఉన్నటువంటి రిసార్ట్ చుట్టూ కూడా మంచి పువ్వుల మొక్కలు అందమైన వాతావరణం చల్లనైన ప్రదేశం అదంతా చూడ్డానికి చాలా బాగుంది అలాగే అక్కడ ఫుడ్ సర్వీస్ కూడా నాకు అయితే చాలా నచ్చింది అక్కడ బొంగు చికెన్ అనేసి ఒకటి దొరుకుతుంది అది చాలా ఫేమస్ అనమాట అక్కడ చికెను మనకి బ్యాంబు ట్రీస్ దగ్గర దొరికేటటువంటి ఆ బ్యాంబులో పెట్టి కాలుస్తారన్నమాట అదొక డిఫరెంట్ స్మెల్తో అరిటాకులో చుట్టి కాల్చారు అనమాట అది అయితే డిఫరెంట్ స్మెల్ అండి చాలా బాగుంది ఇంకా అక్కడి నుంచి మేము అయితే అందరూ కలిసి చాపరాయి దగ్గరికి వెళ్ళాము చాపరాయి అంటే అది ఒక వాటర్ ఫాల్స్లాగా ఉంటుందన్నమాట అది అయితే చాలా బాగుంటది మనకి కింద నుంచి వాటర్ అది వెళ్లడం చాలామంది టూరిస్ట్లు కూడా వచ్చారు కానీ ఎక్కువగా డిసెంబర్ నెలలో తక్కువ వస్తారు కానీ ఎక్కువగా అయితే నాకునాకు తెలిసి డిసెంబర్ నెలలోనే వెళ్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ చుట్టూ మంచు అసలా ఒక పది అయినా కూడా మంచు వదిలిపెట్టకుండా అలా పొగ మంచులో తిరగడం అనేది చాలా బాగుంటదండి అలాగే నేనైతే మా అమ్మగారు మా నాన్నగారు మా అక్క చెల్లెలు అందరూ కలసి చాలా బాగా ఎంజాయ్ చేసాము అక్కడ రాత్ర ఒక పది అయితే అదే అక్కడ వాచ్మెన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి డబ్బులు ఇస్తే కనుక మనకి చుట్టూ చైర్స్ వేసి బయట గార్డెన్లో మధ్యలో ఒక మనం చలికాచుకోవటానికి మంట అనేది వేస్తారు అక్కడ చుట్టూ కూర్చొని మేము నైట్ అలా మంచు పడుతుంటే చాలాసేపు అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం మేము చాలా బాగుంటది అక్కడ అలాగే మళ్లీ పొద్దుటే మార్నింగ్ లేచిన వెంటనే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది కూడా మనం వాచ్మెన్తో చెప్తే తెచ్చి పెట్టేసాడు అలాగే వేడి నీళ్లు కూడా సర్వీస్ టీలు వేడివేడి టీలు చాలా బాగున్నాయి అనమాట మేము ఉన్న రిసార్ట్ నుంచి అయితే కిటికీలోంచి చూస్తే మంచు అనేది అలాగా ఒక వాటర్లాగా పడుతూ ఉంటుంది నిజంగా అవి అయితే చాలా చాలా చాలా బాగుంది ఒక పది అయినా కూడా మేము కారులో బయటకు వెళ్ళలేకపోయాం అనమాట అంత మంచు ఉంది మేము అక్కడి నుంచి అయితే కదిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము అనమాట అది కూడా చాలా బాగుంటది ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర మనం ఒక రెండు కిలోమీటర్ల దూరంగా ఉండటం మూడు లోమీటర్ల దూరం ఉండటంతోనే మనకు ఆ వాటర్ ఫాల్స్ పడే సౌండ్ అనేది చాలా బా బాగా వినిపిస్తుందన్నమాట చాలా బాగుంటది ఆ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుంది అలాగే మేము అక్కడికి వెళ్ళినప్పుడు చికెన్ కబాబ్స్ అనేవి కూడా తినడం జరిగింది అంటే చీకులు అంటారు వాటిని చాలా బాగుంటుంది తినడానికి అక్కడ ఏదైనా సరే మనకి చల్లగా ఉన్నప్పుడు మంచు పడుతున్నప్పుడు వేడివేడిగా అది ఏది ఇచ్చినా కూడా మనం చాలా టేస్టీగా తినేస్తూ ఉంటాం ఎంజాయ్ కూడా చేస్తూ ఉంటాం అక్కడైతే మేము ఒక మూడు రోజులు ఉండటం జరిగింది బుర్ర కేవ్సని అని ఇది అని బీచ్లని అన్ని చూసుకొని మేము ఆ ట్రిప్ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి ఒక త్రీ డేస్ అయితే అయ్యింది కానీ మేమైతే అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట అక్కడ ఫుడ్ కూడా మనకి నచ్చింది ఆర్డర్ చేసుకుంటే మనకి పెట్టడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ లోకల్గా ఉన్న ఫుడ్ అయితే అంతగా టేస్ట్ అనిపించలేదు నాకు అందుకే మేము ఆర్డర్ పెట్టుకుంటే అక్కడ ఫేమస్ రెస్టారెంట్ల నుంచి మనకు వస్తుందనమాట కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడుతుంది కానీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మాత్రం ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మాకు ఫ్యామిలీలోనే చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్లకి ఫుడ్ సరిగ్గా పడక కడుపు నొప్పి అనేది వచ్చింది అనమాట అందుకని పిల్లలు మనం వెళ్లినప్పుడు చాలా బాగా చూసుకోవాలి ఎందుకంటే పిల్లలకి ముఖ్యంగా చూసుకోవాలి అనమాట అలాగే ట్రావెలింగ్ చేసేటప్పుడు అయితే మొత్తం అరకు కొండ ప్రాంతం ఎక్కుతున్నప్పుడు మేము కారులో వెళ్ళాము కాబట్టి మొత్తం చుట్టూ భలే తిరిగిందండి అది అయితే చూడ్డానికి చాలా బాగుంటది అనమాట రౌండ్ రౌండ్ రౌండ్ రౌండ్గా కొండంత మనం ఆ యొక్క సర్కిల్ సర్కిల్ సర్కిల్ మూమెంట్స్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి అనమాట చాలా చల్లగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మేము అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాం